చెప్పండి ఎవరు ఓకే మీకు ఎన్ని డేస్ నుంచి ప్రాబ్లమ్ ఉందండి ఓకే మీరు విజిట్ అయ్యారా హాస్పిటల్ ఇంతకుముందు ఎక్కడైనా ఓకే ఇప్పుడు ఏమిటి మీ ప్రాబ్లమ్ ఓకే ఓకే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సింది ఉంటుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఓ పీ స్టార్ట్ అవుతుంది అరౌండ్ సిక్స్ పీ ఎమ్ వరకు ఓకే ఆ స్టార్టింగ్ ఫీ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి ఓ పీకి

మీరు ఓ పీ వచ్చి తీసుకొని ఒక హాఫ్ ఆన్ అవర్ వెయిట్ చేస్తే డాక్టర్ వచ్చేస్తారండి మేడమ్ వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ నుంచి వస్తుంటారండి లెవెన్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు ఉంటారు మళ్ళీ అగైన్ త్రీ నుంచి సిక్స్ వరకు ఉంటారు ఓకే బై